నమస్కారం నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం పుస్తకాలు చదవడం వలన మనకు జ్ఞానం మరియు ఆహ్లాదంగా ఉంటుంది పుస్తకాలలో అనేక విషయాలు ఉంటాయి పుస్తకాలలో చాలా రకాలు ఉంటాయి కథలకు రాజకీయాలకు చరిత్రకు ఇలా చాలా రకాలు ఉంటాయి నాకు ఎలక్ట్రానిక్ వెర్షన్లు కంటే కూడా భౌతిక పుస్తకాల్లో ఇష్టం పుస్తకాలే ఇష్టం భౌతిక పుస్తకాలు చదవడంలో ఒక రకమైన సంతృప్తి ఆనందం ఉంటుంది మనం పుస్తకాలు ఎక్కడి వరకు చదివామో తెలుస్తుంది మనకు నచ్చిన అంశాన్ని అండర్లైన్ చేసుకోవచ్చు మరలా మనం కావల్సినప్పుడు వచ్చి పుస్తకాన్ని చదువుకోవడం దాన్ని చదువుకోవడం నేను ఒక రెండు సార్లు ఆడియో ఆడియో మొబైల్స్ను విన్నాము అవి అంత బాగా నచ్చలేవు మనం ఆడియో మొబైల్స్ ఆడియో బుక్స్ వినేటప్పుడు చాలా చాలా శ్రద్ధగా వినాల్సి వస్తుంది అవి అంత బాగా ఉండవు స్పష్టంగా ఉండవు అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండవు ధన్యవాదములు